నేను ఒక నాలుగు నెలల క్రితం రియల్మీ అనే కంపెనీ నుండి నార్జో ట్వంటీ మోడల్ ఫోన్ అనేది కొనుగోలు చేయడం జరిగింది అది దాదాపు నాలుగు అప్పటికి ఎంత ఉండేది అంటే పదిహేను వేల చిల్లర పడింది అప్పుడు నాకు కార్డు యూజ్ చేస్తే అది పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలకో ఎంతకో వచ్చింది అది నేను మంచి కంపెనీ అని తీసుకున్నాను క్రొత్తలో బాగానే ఉండేది అది ర్యామ్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ జీబి ర్యామ్ ఫోర్ జీబి సిక్స్టీ ఫోర్ జీబి స్టోరేజ్ ఏమో సిక్స్టీ ఫోర్ జీబి వచ్చింది ర్యామ్ ఏమో ఫోర్ జీబి ఇచ్చారు సరిపోతుంది అనుకున్నాను ఇప్పటివరకు సరిపోయింది కానీ ఒకా నెల నుంచి అది స్టోరేజ్ కూడా సరిగ్గా సరిపోవట్లేదు ఎందుకంటే నా దాంట్లో ఎక్కువ డేటా అనేది ఉండిపోయింది ఇంకా చెప్పాలంటే కలరు గట్టా బాగుందని తీసుకున్నాను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను వారం రోజుల కల్లా నా ఇంటికి వచ్చేసింది వచ్చిన తరువాత కొన్ని రోజులు వాడినప్పటికీ చాలా మంచిగానే అనిపించింది కాకపోతే ఒక రెండు నెలల నుంచి అది ఏమి అవుతుందంటే చార్జింగ్ నేను రాత్రులు ఫుల్ నైట్ అలా ఛార్జింగ్ పెట్టేసి వదిలేసేవాన్ని మార్నింగ్ సెవెను ఆ టైంలో తీసేవాన్ని ఉదయాన్నే ఏమైందంటే కొన్ని రోజుల తరువాత ఛార్జింగ్ అనేది త్వరగా ఎక్కకపోవడం అంటే ఎన్ని గంటలు పెట్టినా కానీ నలభై ఐదు యాభై శాతం మాత్రమే అలా ఎక్కడం మాత్రం జరిగేది అది ఎందుకు జరుగుతుందో తెలియలేదు ఒక్కోసారి అయితే నేను స్విచ్ ఆఫ్ చేసి మరీ చార్జింగ్ పెట్టాల్సి వచ్చేది అలా స్విచ్ ఆఫ్ చేసి చార్జింగ్ పెట్టే టైంకి కొంత కాకపోతే కొంత అంటే ఎనభై శాతం వరకు వెళ్ళేది మూడు నాలుగు గంటలకు పట్టేది అది ఎక్కడానికి కూడా నైట్ అంతా ఉంచేసరికి అది ప్రొద్దునకి డెబ్భై ఐదు నుంచి ఎనబై శాతానికి ఎక్కేది అంతే ఎందుకు అంతలా ఎక్కుతుందో అర్థం కాలేదు దాని తరువాత ఈ డిస్ప్లే కూడా కొంచెం పైనా కొంచెం ఏదైనా యూట్యూబ్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ కానీ ఇలా వాడుతూ ఉన్నప్పటికీ త్వరగా హీట్ అనేది జనరేట్ అయిపోతుంది త్వరగా హీట్ జనరేట్ అయిపోయి ఎక్కిన డెబ్భై ఎనభై శాతం పర్సంటేజ్ బ్యాటరీ కూడా చాలా త్వరగా అంటే గంట రెండు గంటలలో వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుందో అని నేను ఒకసారి కస్టమర్ కేర్కి కాల్ చేసాను ఒకసారి సర్వీస్ సెంటర్కి తీసుకురావాలని చెప్పారు ఆ సర్వీస్ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది రాజమండ్రిలో మా మేము ఉన్న ఏలూరు ప్రాంతంలో దాని సర్వీస్ సెంటర్ లేక రాజమండ్రి వరకు వెళ్ళాము అక్కడ చెప్పింది ఏంటంటే ముందైతే కనుక ఆన్ ఆన్లైన్లో కంప్లైంట్ రెయిజ్ చేయమన్నారు ఎందుకంటే నేను ఆన్లైన్లో అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ అలాంటిట్లో పెట్టాను కాబట్టి అందులో ఆ వెబ్సైట్లోనే కంప్లైంట్ పెట్టమని చెప్పారు అలా కంప్లైంట్ పెట్టాను వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు తప్ప ఇంటికి వచ్చి ఇలాంటి బాగు చేయటం కానీ లేకపోతే దానికి ఎందుకు అలా అవుతుందో నాకు రీజన్స్ కానీ అసలు ఏమీ చెప్పలేదు వాళ్ళు నాకు ఇంకా కొంచెం సహనం పోయి నేనే ఇంకా సర్వీస్ సెంటర్కి వెళ్ళడం జరిగింది డైరెక్ట్గా ఆ సర్వీస్ సెంటర్లో వాళ్ళు చూసి చెప్తున్నారు బ్యాటరీ అనేది కొంచెం మీరు ఎక్కువ వాడేస్తున్నారు దానివల్ల అలా అవుతుందని చెప్పారు అలాగే చార్జింగ్ ఏమో మీ బ్యాటరీ కేబుల్ పోయిందని చెప్పారు నేను బ్యాటరీ కూడా పట్టుకి వెళ్ళాను ఎడాప్టర్ బాగానే ఉంది కానీ కేబుల్ మాత్రం కొంచెం నలిగిపోయి పోయిందన్నారు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరూ పెట్టుకోకూడదట కేబుల్ అది వేరే వేరే ఫోన్లకి పెట్టడం ద్వారా అది దానికి తగిన యాంపియర్స్ అనేవి దానికి వెళ్ళకా కొన్ని లోపల సర్క్యూట్స్ అనేవి పోతాయి అంట లోపల వైరింగ్ ఏదో పోయిందని చెప్పారు అది మళ్ళీ నేను కొనుక్కోవడానికే నాకు ఎంత ఆరు వందలు ఎంతో పడింది ఒరిజినల్ అన్నారు ఆరు వందల రూపాయలు తీసుకున్నారు ఈ ఇంకా ఈ హీటింగ్ ఇష్యూ వచ్చేసరికీ కొంచెం నాది లోపల ఏదో చేసారు మొత్తానికి సర్వీస్ చేసారు చేసి దానికి ఒక ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేసారు మొత్తానికి పదమూడు వందలు నాకు అదనంగా ఖర్చు అయింది దాని తరువాత ఇంటికి వచ్చిన తరువాత కూడా కొన్నాళ్ళకి అంటే చేయించిన ఒక నెల రోజులకి తరువాత మళ్ళీ హీటింగ్ అనేది అలా వస్తుంది చార్జింగ్ అయితే ఎక్కుతుంది కానీ రెండు గంటలలో చార్జింగ్ అనేది ఎక్కేస్తుంది కాకపోతే హీటింగ్ ఇష్యూ మాత్రం తగ్గలేదు ఇంకా హీటింగ్ ఇష్యూ అలా వస్తూనే ఉంది ఇంకా ఎందుకు కొన్నానా అనిపిస్తుంది అంత డబ్బులు వేస్ట్ చేసానేమో ఏదైనా వేరే కంపెనీ ఫోన్ లాంటిది కొనుక్కోవాల్సింది శాంసంగ్ కానీ లేకపోతే మోటో కానీ ఇంకా ఉన్నాయి కదా అండి అలా వేరే బ్రాండ్ ఏదైనా తీసుకోవాల్సింది అనిపించింది నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటిది కొనుక్కోవాలనుకుంటే కనుక నేను వారికి ఆ కంపెనీ వద్దురా అనే చెబుదామని అనిపిస్తుంది నాకు